ఆటలు మనుషుల శరీరానికి మానసిక ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది ఎందుకంటే ఆటలు ఆడడం ద్వారా మనం మనకి తెలియకుండానే ఎక్సర్సైజ్ చాలా రకాలు చేస్తూ ఉంటాము ఆటల్లో ఆడడం వల్ల మనం వాటి ద్వారా మనం ఆ ఎంతగానో ఆరోగ్యకరంగా ఉంటాము ఫిట్నెస్ కూడా ఆటలు ద్వారా మనకు లభిస్తుంది ఆటలు ఆడేవారు అతి తక్కువగా అనారోగ్యం పాలవుతారు వారు ఎంతగానో ఆరోగ్యవంతంగా ఉంటారు వారి శరీరము కూడా దృఢంగా బలంగా ఉంటుంది మనస్సుకి కూడా మనకు తెలియకుండా ఆటల్లోనూ నవ్వుతాము అందు ద్వారా మనకు ఉన్నాము బాధలను కూడా మనం మర్చిపోతాము ఎటువంటి కష్టాల్లో లేకుండా ఆరోగ్యంగా మనం ఉంటాము ఆటలు ఆడడం ద్వారా మంచి ఆరోగ్యం మనకు లభిస్తుంది మానసికంగా కాదు కాకుండా శారీరకంగా కూడా మనకు ఎంతగానో ఆటల ఫిట్నెస్ కలుగజేస్తాయి మంచి ఫి ఫిట్టుగా మనం ఉండడానికి ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి ఎటువంటి సమస్యలు లేకుండా ఆ ఎక్కువగా అనారోగ్యపు పాలు కాకుండా మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆటలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇటీ ద్వారా మనం మంచి మంచిని కూడా గ్రహిస్తాము ఆటలు ద్వారా మనకు ఉన్న కష్టాలను కూడా మరచిపోయి మానసిక ఒత్తిడి నుంచి మనం ఎంతగానో ప్రభావితం అవుతాము మానసిక ఒత్తిడి కూడా ఆటలు ఆడడం ద్వారా పో తగ్గుతుంది అనారోగ్యాలు కూడా తగ్గుతాయి మనసులో ఉన్న బాధలను కూడా మరచిపోతాము ఆటలు లు ఆడుకునేటప్పుడు మనం ఎటువంటి బాధలను లేదా ఎటువంటి బయట ఒత్తిడిని ఉంచుకోకుండా ఆనందంతో నవ్వుతూ మనం ఆటలను ఆడుతాము కనుక అవి ఎంతగానో మన శరీరానికి ప్రభావితం అవుతాయి మన శరీరాన్ని ఎంతగానో ఉత్తేజపరుస్తుంది ఎటువంటి రోగాల పాలు కాకుండా మనసుని కూడా ప్రశాంతంగా ఉంచడానికి ఆటలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి మనుషులు ఆటలు ఆడడం ద్వారా రక్తప్రసరణ కూడా మంచిగా జరిగి ప్రతీ నాడికి రక్త ప్రసరణ మంచిగా జరగడం ద్వారా ఎంతగానో ఆరోగ్యకరంగా ఉంటారు ప్రతీ ఒక్కరికీ మనకు లభిస్తుంది రక్తనాళాలు ప్రతీ ఒక్కరికి వెళ్ళడం ద్వారా పొడవుగా మంచి ఆరోగ్యకరముగా మనం ఎదగడానికి ఉపయోగపడతాయి ఆటలు ఆడుతున్నప్పుడు రక్తప్రసరణ అన్నింటికీ తగ్గిపోయి మనుషులకు అనారోగ్యాలు చాలా తగ్గుతాయి ఎంతగానో ప్రభావితం కలుగుతుంది